రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై రెండు ఆరో తారీఖు నాల్గో నెల రెండు వేల ఇరవై మూడు ఎనిమిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ముప్పై